మాకు ఇక్కడ విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన అమ్మ ఒడి వంటి పథకాలు ఉన్నాయి ఆ పథకాల వలన చాలా మంది పిల్లలని స్కూళ్ళకి పంపడం పాఠశాలకు పంపడం చేసారు దాని వల్ల చాలా వరకు ప్రతీ ఒక్కరు పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం అయితే జరిగింది జగనన్న ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని నేను ఆశిస్తున్నాను